నేను ఎక్స్పీరియన్స్ చేసినా బ్యాడూ ప్రోడక్ట్ ఏంటి అంటే ఒక షర్ట్ ఆర్డర్ చేశాను అనమాట యాక్చువల్గా దాని క్లాత్ దాని కలరు దాని సైజు చూసి నేను పెట్టింది ఒకటైతే ఇక్కడికి వచ్చేవరకు కంప్లీట్గా డిఫరెంట్ రావడం అనేది జరిగింది అది నేను బ్లాక్ షర్ట్ పెడితే గ్రే షర్ట్ వచ్చింది ఎమ్ సైజ్ పెడితే ఎల్ సైజ్ వచ్చింది ఇక్కడకు అక్కడ చూసిన క్లాత్ ఒకటి అయితే ఇక్కడికి వచ్చేవరకు పాలిస్టర్ వచ్చింది సో ఈ టైపులో నేను అది ఏ వెబ్సైట్ అన్నది నాకు గుర్తులేదు కానీ నేను ఆర్డర్ పెట్టాను అది ఈ విధంగా రావడం జరిగింది అప్పుడు నేను దాని రిటర్న్ పాలసీలో రివ్యూ బ్యాడ్ పెట్టి రిటర్న్ పాలసీలో పెడితే సెవెన్ డేస్ రీఫండ్ పాలసీలో నా డబ్బులు నాకు వచ్చినాయి దీన్ని రిటర్న్ కూడా పెట్టడం జరిగింది నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన నెగిటివ్ ఎక్స్పీరియన్స్ సెకండ్ ప్రోడక్ట్ అంటే మాత్రం ఆ షర్టే ఫ్రం ఒక వెబ్సైట్ ఆ వెబ్సైట్ పేరు నేనేం చెప్పదల్చుకోలేదు కానీ ఇది నా లైఫ్లో జరిగింది అది మాత్రమే జరిగిందంట ఆఫ్లైన్లో కూడా కొన్ని జరిగినాయి అవి ఏంటంటే షాపింగ్ మాత్రమే వస్తాయి లైక్ గ్యాడ్జెట్స్ లైక్ స్పీకర్స్ ఫిలిప్స్ బల్బ్స్ ఇలాంటివి కూడా వస్తాయి అలాంటి లైఫ్లో చాలానే జరిగినాయి కానీ నాకు నేను నాకు నేనుగా ఇష్టపడి కొనుక్కున్న దాంట్లో ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో మాత్రం ఇది ఒక్కటే వస్తుంది అని ఇది చెప్పాల్సి వచ్చింది